మా ఆంధ్రప్రదేశ్లో అయితే జగనన్న ఆరోగ్య బీమా ఒకటి ఉందండి అలాగే ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం కూడా ఉందండి రీసెంట్గా అయితే ఏఎన్ఎం అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఏఎన్ఎంలనీ ఇక్కడ ఉంటారండీ అంగన్వాడికి సంబంధించినటువంటి వాలంటీర్స్ అనమాట వాళ్లు వాళ్లు కూడా వచ్చి రెగ్యులర్గా చెకప్లు చేయడం వాళ్లకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారం ఇవ్వడం కూడా చేస్తూ ఉంటారు ఈ జగనన్న బీమా అనేది ఏంటంటే ఎవరైనా వృద్ధులకు కాని ఇంకా చాలా మంది ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్లకి ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్లకి బీమా చేస్తారండి వాళ్ళ పేర్లు కుటుంబ సభ్యులను నామినీగా పెడతారనమాట ఏమన్నా జరిగితే వాళ్లకి ధన సహాయమది ఇవ్వడానికి ఇది ప్రవేశపెట్టారండి ఇంకా ఆరోగ్యశ్రీ అయితే ఇంకా ఖర్చులు భరించలేనోళ్ళు పేదవాళ్లకి ఎముకలు విరిగినవాళ్లకి వీళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏ ఆపరేషన్ అయిన హార్ట్ ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీలో చేయించుకుని వాళ్ళే తిరిగి ఇంటికి వెళ్లడానికి కూడా ట్రావెలింగ్ ఖర్చులు కూడా ఇచ్చి అక్కడే ఫుడ్ పెట్టి అంత బాగా చూసుకుంటున్నారండి నిజంగా సీఎం జగన్ గారు ఇలాంటివన్నీ పెట్టడం వల్ల ఎంతోమంది మేలు పొందుకుంటున్నారండి ముఖ్యంగా పేదవాళ్ళు అలాగే ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అనేవి కూడా మెరుగుపడ్డాయి కానీ ఏంటంటే ఎక్కడ చూసిన ఈ ఓపి రాయించుకొని సరైన డాక్టర్ దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనండి వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అండి ఏదో మనం చెప్పేలోపే మన డిసీజ్ ఏంటో మనం చెప్పేలోపే వాళ్ళు సగంలోనే మందులు రాసేసి అలాగే ఉంటుంది అమ్మాయి ఇలాగే ఉంటుందమ్మ అని చెప్పేసి మందులు రాసి పంపించేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి అలాంటివి నేను చూశానండి గవర్నమెంట్ హాస్పిటల్లో మా రిలేటివ్స్ కూడా వెళ్ళినప్పుడు ఇంకా లేని వాళ్ళని పేదవాళ్లనైతే వాళ్ళు అసలుకి పట్టించే పట్టించుకోరండి ఇంకా డబ్బులు కూడా అడుగుతూ ఉంటారండి ఇలాగ డెలివరీ అవి అయిన వాళ్ళకైతే అక్కడున్న నర్సులు కాని అక్కడున్న వాళ్లు కాని డబ్బులు కూడా అడుగుతుంటారండి పేదవాళ్ళు ఎలా ఇచ్చుకోగలరు అండి మరి మరి అలాగే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కు వస్తే ఇంకా చెప్పక్కర్లేదండి ఇదంతా ఒక ఒక రకమైనటువంటి మాఫియాలాగా తయ్యారయిందండి ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్ ఆ డాక్టర్ కాదు ఈ డాక్టర్ అని చెప్పేసి మనకి జబ్బు ఒకటైతే దానికి సంబంధించిన మెడిసిన్లు బోలెడన్ని రాసేసి ఉన్న జబ్బులకన్నా ఎక్స్ట్రా జబ్బులు తెచ్చేస్తున్నారండి ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ అండి ఇది నాకెలా తెలుసు అంటే మా అమ్మగారి విషయంలో మేము చూసామండి ప్రత్యక్షంగాను దానివల్ల నాకు తెలుస్తుంది దీంతో పోల్చుకుంటే అండి మన గవర్నమెంట్ హాస్పిటల్సే నయమనిపిస్తదనమాట అందులో కరెక్ట్ టైమ్లో డాక్టర్లు రెస్పాండ్ అయితే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మంచి మెడిసిన్ ఇస్తారండి అందులో అందులో అయితే సక్సెస్ అయిన వాళ్లు నాకు చాలా బాగా తెలుసండి పట్టించుకోరు అది ఇది అనుకుంటాం కాని గవర్నమెంట్ హాస్పిటల్లో బాగానే పట్టించుకుంటున్నారండి ఈ గవర్నమెంట్ కూడా ఈ ప్రవేట్ హాస్పిటల్లపైన దృష్టి పెట్టి అవసరమైనవి మాత్రమే పెంచుకునేటట్లుగా ఫీజులు అవి ఎలా పడితే అలా పెంచేసి ఇంకా పేద ప్రజలను కాని మామూలు ప్రజలను కానీ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి